నమస్కారమండీ మీరు నిన్న నన్ను దించిన ట్యాక్సీ డ్రైవరు నేను నన్న దించారు కదా నిన్న మీరు మీకు చాలా ధన్యవాదాలండీ ఎందుకు అంటే నిన్న నేను ఊర్నుంచి వచ్చేసరికే చాలా ఆలస్యమైంది ఆలస్యమైన సరే మీరు మా ఊరు నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్కి చాలా దూరం ఇంకా మా ఇంటికి రైల్వే స్టేషన్ నుంచి చాలా దూరం పైగా చుట్టుపక్కల వెలుతురు అదేం ఉండదు చీకటి సమయంగా ఉంటుంది ఇంకా చీకటి చీకటిగా ఉంటుంది ఇంకా మీరు ఆ సమయంలో నన్ను చాలా సురక్షితంగా తీసుకొని వెళ్ళటం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంటే మావి రోడ్లు కూడా అంత బాగోవు కానీ మీరు నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చక్కగా తీసుకుని వెళ్ళారు మీ మంచి స్వభావానికి నాకు చాలా అంటే చాలా నచ్చింది పైగా మీరు అంత ఆలస్యమైన సరే అంత దూరమైన సరే మీరు డబ్బులు కూడా ఎక్కువ అడగలేదు నన్ను నేను వచ్చే వరకు మీరు అలా రైల్వే స్టేషన్ దగ్గరే నాకోసం ఎదురు చూశారు మీ స్వభావం అనేది నాకు చాలా బాగా నచ్చింది మీలాంటి స్వభావం ఉంటే చాలామంది వాళ్ళ ఉద్యోగాలు మంచిగా ఉంటాయి మీరు నన్ను చక్కగా తీసుకొని వెళ్ళారు మా ఇంటి వరకు సురక్షితంగా తీసుకొని వచ్చారు నేను ఇంకా పైగా కార్లో మధ్యదారిలో నేను ఇంక నిద్రపోయాను మీరు అసలు నావేమి ముట్టుకోకుండా నా వస్తువులేమీ చక్కగా మీరు తీసుకుని వచ్చారు కాబట్టి మీ స్వభావం అనేది నాకు చాలా నచ్చింది ధన్యవాదాలు